వ్యవసాయం అనేది ఎప్పుడు కానీ పూర్తిగా వాతావరణ పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది వానాకాలంలో ఒక రకంగా పంట వస్తుంది ఎండాకాలంలో ఒక రకంగా పంట వస్తుంది శీతాకాలంలో ఒక రకంగా పంట వస్తుంది ఈ కాలానికి తగ్గట్టుగా మనం ఆ కాలానికి తగ్గట్టుగా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే పంట ఖచ్చితంగా మంచిగా ఉంటుంది అని నా నా అభిప్రాయం మా తాత మా తాతల కాలంలో మన తాతల కాలంలో వ్యవసాయాన్ని ఎలా చేసేవారు అంటే ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలాన్ని

ఎక్కడైనా కానీ ఏ ఊళ్ళో అయినా కానీ ఏ రాష్ట్రంలోనైనా కానీ ఏ నేల మీదైనా కానీ వ్యవసాయం అనేది పూర్తిగా మన వాతావరణం మీదనే ఉంటుంది ఇప్పుడు ఈ వానాకాలం ఈ వానాకాలంలో మనం ఎలాంటి పంటలు వేస్తే మనకి దిగుబడి బాగా వస్తుందని ఆలోచించుకోవాలి ఏ పంటలు వేస్తే మనకి దిగుబడి బాగా వస్తుందో ఏ పంటకి ఆ పంటకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే వాన పడి పూర్తిగా పంట నష్టం పడుతుంది ఇప్పుడు వానాకాలంలో చాలా మంది వడ్లు వడ్లు వేస్తారు

దీనివల్ల రైతుకి ఆదాయం మిగులుతుంది ఇప్పుడు సపోస్ పంటకు ఇంత నష్టం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇప్పుడు రైతులు అందరూ బాధపడతారు ఏ పంట ఏ ఇప్పుడు ఏ రైతు అయినా సరే వాన పడి కానీ లేకపోతే గాలి దుమారాలు లేచి కానీ మన పంట నేల రాలిపోయి పనికి రాకుండా పోతే తను ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఏం లాభం లేకుండా పోయింది నేను మళ్ళీ రోడ్డు మీదికొస్తా అని బాధపడతారు ఏడుస్తాడు కొంత మంది రైతులు అయితే పంట నష్టం వచ్చినప్పుడు ఆత్మహత్యలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా సో దీనికి

సో ఇంకో ప్రత్యామ్నాయం ఏంటంటే అంటే మళ్ళీ రైతు ఎట్లా ఆలోచిస్తాడు అంటే కొంత మంది రైతులు ఆలోచన చెప్పట్లేదు ప్రతీ రైతు ఏం ఆలోచిస్తాడు అంటే ఈ పంట పోతే ఏంటి నేను ఇది దీని తరువాత వచ్చే పంటతో ఇప్పుడు సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతానన్న ఆలోచనతో ఉంటాడు ఏ రైతు అయినా కానీ ఒకసారి పంట నష్టం వచ్చింది కానీ మరోసారి పంట వేయకుండా అయితే మానడు పంట వేస్తూనే ఉంటాడు తన జీవితకాలం తను బ్రతికి ఉన్నన్ని రోజులు పంట మీదనే బ్రతుకుతాడు పంట వేస్తూనే బ్రతుకుతాడు పంట వేస్తూ పది మందిని బ్రతికిస్తాడు సో కాబట్టి పంట నష్టం వస్తే ప్రత్యామ్నాయం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పంట నష్టం వస్తే ఆ డబ్బుని ఎలా భర్తీ చేయాలి మళ్ళీ దీని తరువాత చేసే పంటకి ఇప్పుడు వచ్చిన నష్టాన్ని ఎట్లా భర్తీ చేయాలి ఇప్పుడు వచ్చి నా ఇప్పుడు వచ్చినా నష్టాన్ని పంటకు వచ్చిన నష్టాన్ని ఇంకో పంటతో ఎలా తీసుకొని రావాలి ఎలా లాభం పొందాలి అనేది ఆలోచించాలి దానికి తగ్గట్టుగా మంచి మంచి వనరులు భూమిని గట్టిగా పరచాలి భూమిలో సారం ఉండేలా చూసుకోవాలి ఆర్గానిక్ మందులు కొట్టడం వల్ల పంటలు నష్టపోతారు చాలా మంది వాతావరణం ఇప్పుడు మనం కొట్టే ఆర్గానిక్ ఆర్గానిక్ మందులకి వాతావరణం సహకరించకపోవచ్చు కొన్నిసార్లు ఈవేళ మందు కొడతాము రేపు వాన పడుతుంది అప్పుడు ఏం లాభం ఉంటుంది ఏం ఉండదు సో ఆర్గానిక్ మందులు కాకుండా భూమి ఎక్కువగా పీల్చుకునే మందులు భూమిలో చల్లాలి బర్రెలను దూడలను వీటిని పెంచుకోవడం వల్ల వాటి పేడలో సారం బాగుంటుంది కాబట్టి పంటలు కట్టేస్తే ఆవి వేసిన పేడ వల్ల భూమికి బలం దక్కుతుంది చెట్ల నుండి రాలిపోయే ఆకులు కూడా పంటకి మంచిది అవి మంచిగా భూమికి సారాన్ని అందిస్తాయి

ఒకవేళ మారితే దానికి తగ్గట్టుగా మనం కూడా మారి ఏ పంటను ఎప్పుడు వేయాలి ఏ కాలంలో వేస్తే ఏ పంట ఎక్కువ లాభం వస్తుంది అనేది ఆలోచించుకొని ఆ పంటను వేస్తే అయిపోతుంది అంతే